ముఖ్యంగా పర్యటనని బాగా మెరుగులోకి తీసుకురావాలంటే ముఖ్యంగా కావాల్సింది వనరులు అంటే అన్నిరకాల అంటే ఒక్కొక్కలు ఒక్కొక్క ఆహారాన్ని ఇష్టపడతారు కాబట్టి ముఖ్యంగా వాళ్లకు కావాల్సిన ఆహారాలు అంతే కాకుండా ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్బులు లేదంటే డిటర్జెంట్స్ లేదంటే వస్తువులు అలాగ ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క వాటిని ఇష్టపడుతూ ఉంటారు వాటన్నిటినీ వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి ఇంకొక ముఖ్యమైంది ఏంటంటే ప్రతి దగ్గర దొరికేది వాళ్ళ దగ్గర ఉంచుకోవడమే కాకుండా వాళ్ల దగ్గర అంటూ ఒక ప్రత్యేకత ఉండేలాగా చూసుకోవాలంటే ఇప్పుడు ఏదన్నా పర్యటన ప్రాంతానికి వెళ్ళామంటే అక్కడ ఏదో స్పెషల్గా ఉందనే కదా మనం వెళ్ళేది కాబట్టి అలాంటి ఒక స్పెషాలిటీని అంటే ఆ పల్లెటూరికి సంబంధించో లేదంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటది ఆ ప్రత్యేకతను బాగా అందరికీ కనిపించేలాగా ఎక్స్పోజ్ చేస్తేనట్లయితే అది ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఉంటుంది ఇప్పుడూ ఆత్రేయపురం ఉందండి అక్కడ పూతరేకులు అనేది బాగా ఫేమస్ ఇప్పుడూ అన్ని రకాల ఫుడ్డు అక్కడ దొరుకుతుంది అదేవిధంగా ఆత్రేయపురం పూతరేకనేది ఇప్పుడు అక్కడికి వెళ్తే తినకుండా వచ్చేవాళ్ళు అంటే ఎవరూ ఉండరు అది అలాగా ఇప్పుడు కాకినాడ అలా కాజా లాంటివి అలాగ అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను చూపిస్తా ఉంటారు కదా అలాంటివి ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకో అక్కడ చార్మినారు ఇలాంటియి ఉన్నయి అంటే అది అక్కడ మాత్రమే ఉంటాయి ఇంకెక్కడ ఉండవు అలాంటివాటిని వాళ్ళు ఇంకా ఎక్కువగా అంటే పెద్దగా ప్రపంచానికి కనిపించేలాగా చేసినట్లయితే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడ అట్రాక్ట్ అయ్యి ఉంటూ ఉంటారు అంతే కాకుండా అక్కడ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఉండడానికి నివాసాలు ముఖ్యంగా అదొకటి అంటే అదే పర్యటన చేయడానికి అందరు వస్తా ఉంటారు కాకపోతే వాళ్ళకి సరైన గృహాలు లేదంటే లాడ్జిలు అలాంటియి లేకపోవడం వల్ల కొంత ఆలోచిస్తారు కొంతమంది కాబట్టి అలాంటి ఆలోచనలు చేయకుండా ఉండడానికి వాళ్ళు వాళ్ళ ఊర్లలోనే కొన్ని సత్రంలాంటివి అలాంటివి కట్టినట్టయితే వాళ్ల ఊర్లో ఉన్న పర్యటనను వాళ్లే పెంచుకున్నందుకు సాయం చేసిన వాళ్లు లేదంటే మెరుగుపడ్డానికి వాళ్లే వాళ్ళ అభివృద్ధికి ప్రోత్సాహపడినట్లు మనం గ్రహించవచ్చు దాన్నిబట్టి వాళ్ళ జీవితాల్లో అనేక మార్పులని మనం చూస్తాము అది చాలా సులువుగాను అంతే విధంగా వాళ్లకే ఒక మంచి బెనిఫిట్గా ఉంటుంది దానివల్ల వాళ్లకే ఎక్కువ యూజు అలాగ వాళ్లు వాళ్ల జీవితాలన్నీ ముందుకు సాగించుకోవచ్చు అలాగే ఇతరులను ఆనందపరచవచ్చని నా ఉద్దేశం